రంజాన్ పవిత్ర రంజాన్ నెలలో మసీదుల ఆధ్యాత్మికతను ప్రవేశిస్తారు అలాగే దీపావళి నరకాసురుని సంహారం సందర్భంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు శ్రీ సత్యభామల విజయానికి సంకేతంగా ఈ దీపావళి పండుగ చేసుకుంటారు అలాగే లక్ష్మీపూజ కూడా చేసుకుంటారు దసరా మహిషాసురమర్దిని జరిగిన స మహిషాసురమర్దిని సంహరించడం జరిగిన సందర్భంగా దసరా నవరాత్రులు చేసుకుంటారు వినాయకచవితి ఇది కూడా గణపతిని పూజించి తొమ్మిది నవరాత్రులలో చేసుకుంటారు హోలీ హోలీ అనే రాక్షసుని చంపబడిన సందర్భంగా హోలీ పండుగ చేసుకుంటారు రంగురంగులు వేసుకుంటు ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు